తెలుగు భాషపై సంస్కృతం చాలా తక్కువ ప్రభావమే చూపిందనుకోవచ్చు కానీ ఇంగ్లీష్ అయితే చాలా ప్రభావం చూపించింది ఇప్పుడు తెలుగు భాష అనేది తెలుగు అనేది మర్చిపోయి మొత్తం మాట్లాడే అసలు తెలుగు మాట్లాడడంలో కూడా ఇంగ్లీష్ ఇంక్లూడ్ అయ్యి ఉన్నది అంతగా ఇమిడిపోయింది ఇంగ్లీష్ పదాలు అనేటివి తెలుగులో మనము ఏదైతే పలికే మాటలుంటాయో తెలుగు మాట్లాడితే దాన్ని ఏదైన్న తెలుగు ట్రాన్స్లేషన్ చేసి ఇది తెలుగు ఇది తెలుగా అనే పద్ధతిలో మారిపోయింది తెలుగు వాళ్ళయినా తెలుగుని మర్చిపోయారు కనీసము ఈ తెలుగులో మాట్లాడే వాళ్ళు చాలా అంటే చాలా తగ్గిపోయారు తెలుగు అనేది వాళ్ళకు సరిగా రావడం లేదు మొత్తం ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ అనేది చాలా ప్రభావం చూపిస్తుంది మన సంస్కృతిని మన భాషను మన ప్రభావాన్ని చాలా వరకు మార్చుతున్న భాష ఏదైతో ఉందో అది ఇంగ్లీష్ ఇంగ్లీష్ బా ప్రభావం చాలా ఉంది తెలుగు భాష మీద